ఇలా మీరు ఈ హోటల్ స్టాఫే కదండి ఇలా తింటుంటే ఇక్కడ కుక్క వచ్చింది ఇప్పుడే ఇలా వస్తే ఎలాగా అది మీరే కదండి చూసుకోవాల్సింది మళ్ళీ మీరు కంప్లయింట్ ఇస్తూ అంటే మీరే ఏదో ఒకటి చెయ్యాలి గట్టిగా పట్టుకుని ఇలా వస్తే ఎలాగండి ఇంక రావంటే తినేటప్పుడు కదండి ఇంకెప్పుడైనా అయితే నార్మల్గా ఒక్క నిమిషము సరే అనుకోవచ్చు మేమయితే మీరు నైస్గా మాట్లాడుతున్నారు ఇట్లయితే గమ్మునైపోతారనా లేకపోతే నిజంగానే చెయ్యిస్తారా మేము రీసెంట్గా విజిట్ అయ్యే వాళ్ళమే ఫ్రీక్వెంట్గా మరి నెక్స్ట్ టైం వచ్చేలోపు ఇవన్నీ ఏమి ఉండకూడదండి ఇక్కడ అవి ఎలా ఎలా తింటారు చెప్పండి అంటే ఇంకేమి లేదు ఒకసారి మీ ఓనర్కి కంప్లయింట్ చెయ్యండి చెయ్యండి అంటే ఒకటి రెండు సార్లు కదా అందరూ ఒకసారి ఇది చేశారంటే వాళ్ళు వచ్చి పట్టుకుంటారు అందుకని సరే మేడం